హలో వోలో క్యాబా అండి అదేనండి నేను ఇప్పుడు చిలకలూరి పేట గుంటూరు దగ్గర ఉన్నానండి నాకు అర్జెంటుగా జేకేసీ కాలేజ్ రోడ్డుకి వెళ్లాలండి అయితే మీరు వస్తారా అనేసి బుక్ చేద్దాం అనేసి ఫోన్ చేశానండి వస్తారా అండి అయితే నాకు నాలుగు నాలుగున్నర సాయంత్రం నాలుగున్నర కల్లా మీరు ఇక్కడికి వచ్చేస్తే నేను అక్కడికి వెళ్లేసరికి టు అవర్స్ అది పడుతుందండి అప్పుడు నేను పని చూసేసుకొని మళ్ళీ రిటర్న్ కూడా నాకు కే మీ క్యాబ్ కావాలండి మళ్లీ నేను ఇంకేం బుక్ చేసుకోవట్లేదు రాను పోను కూడా మీరే వస్తే బాగుంటుంది అనేసి చేసుకుంటున్నాను అక్కడ ఏంటంటే నాకు ఒక గంట పని ఉంటుందండి మీరొక గంట వెయిట్ చేయగలరా అండి వెయిటింగ్ చార్జి కూడా అవుతుందండి ఓకేనండి నేనైతే వెయిటింగ్ చార్జి ఇస్తాను వెయిటింగ్ చార్జి ఎంత అవుతుందండి నాలుగు వందలా అండి మరి అంత ఏంటండీ కొంచెం తగ్గించండి ఓకే ఓకే మూడు వందలయితే ఇస్తానండి ఎందుకంటే ఎప్పుడు మీ దగ్గరే కదా మేము బుక్ చేసుకునేది సరేనండీ అలాగైతే రండి మరి మీకు పేటీఎం ద్వారా అయితే నేను డబ్బులు మీకు ఫోన్కు వేస్తానండి మీ దగ్గర లేదా అండి మరి డిజిటల్ ఇండియా అన్నప్పుడు అన్ని పెట్టుకోవాలి కదండీ మీరు ఇప్పుడు మరి అందరికీ కూడా ఇప్పుడు క్యాష్ పట్టుకుని ఎవరు తిరగట్లేదు కదా ఫోన్లు ద్వారానే ట్రాన్సాక్షన్స్ అన్ని అవుతున్నాయి మరి మీకు తెలియదంటే ఎలాగా సర్లేండి నేను ఇంక క్యాషే పట్టుకుని వస్తాను ఎంత అవుతుందనేది మీరు నాకు చెప్పండి పదిహేను వందల ఇరవై అండి మరి చిల్లర అది ఉందా మీ దగ్గర నా నేనైతే క్యాష్ తీసుకొనొస్తాను ఓకే నండి ఈ సారి పెట్టుకోండి ఫోన్లో ఫోన్పే గూగుల్పే ఇవన్నీ కూడా ఉండాలండి మరి సరేనండి మీరు వచ్చే ముందు నాకు ఒకసారి ఫోన్ చేయండి నేను రెడీగా ఉంటాను ఓకే నండి అంటే ట్రాఫిక్ కూడా ఏరియాలో కొంచెం ఎక్కువ ఉంటుంది అనేసి మా ఫ్రెండ్ చెప్పారు అందువల్ల కొంచెం మీరు ఒక పావుగంట ముందొస్తే అక్కడికి వెళ్లడానికి బాగుంటుందండి ఓకే నండి ఓకే థ్యాంక్ యూ